యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది మనసు శరీరం మరియు ఆత్మకు సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడే సంపూర్ణ జీవన విధానం ఉదాహరణ ఒకటి శారీరక ఆరోగ్యానికి యోగా శరీరాన్ని తేలికగా క్షమతతో మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది కండరాల బలం సౌకర్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది రెండు మానసిక ప్రశాంతత యోగధ్యానం శ్వాస నియంత్రణ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇది ఒత్తిడిని తగ్గిరి తగ్గించడంలో ఆందోళన మరియు నివ నివారించడంలో సహాయపడుతుంది మూడు ఆధ్యాత్మికత యోగా లోతైన ఆత్మపరిశీలన మనసును కేంద్రీకరించడం మరియు అంతరాత్మతో అనుసంధానం చేసుకునే మార్గాన్ని అందిస్తుంది జీవన శైలి నాలుగు యోగా క్రమం తప్పకుండా సాధన చేస్తే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవచ్చు మరియు ఆరోగ్యకరమైన ఆహారం సానుకూల ఆలోచన విధానం మరియు మంచి నిద్ర అలవాటును పెంపొందించుకోవచ్చు ఈ కారణాల వల్ల యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే సమగ్రజీవన విధానంగా చెప్పుకోవచ్చు